నేను ఒక మంచి ఈతగాడిని కాని నేను కొన్ని సవాళ్లు మరియు అడ్డంకులను ఎదురుకున్నాను ఒకసారి నేను ఒక పెద్ద సముద్రంలో ఈత కొట్టాను అలలు చాలా పెద్దగా మరియు బలంగా ఉన్నాయి నేను చాలా అలసిపోయాను మరియు నాకు ఈతకొట్టడం కష్టం అయ్యింది నేను ఒక రాయిపై ఒక కొంత సమయం విశ్రాంతి తీసుకున్నాను తర్వాత నేను ఒడ్డుకు చేరుకున్నాను మరొకసారి నేను ఒక ఫూలులో ఈతకొట్టాను ఫూల్ మూసి వేయబడింది కాని నేను దాని గుండా ఈతకొట్టాడానికి ప్రయత్నించాను నేను ఫూలులో బందీగా ఉండి పడిపోయాను మరియు బయటకు రావడానికి నాకు సహాయం అవసరం ఒక స్నేహితుడు నాకు సహాయం చేసాడు మరియు నేను భద్రంగా బయటకు వచ్చాను ఈ సవాళ్లు మరియు అడ్డం కులను అధిగమించడానికి నేను ఈత నేర్చుకోవడం మరియు అలవాటు చేసుకోవడం పై దృష్టి పెట్టాను నేను ఒక ప్రొఫెషనల్ ఈత శిక్షకుడి నుండి శిక్షణ తీసుకున్నాను మరియు నేను ప్రతి రోజు ఈత కొట్టడానికి ప్రయత్నిస్తాను ఈ సవాళ్లు నాకు ఈత కొట్టడం గురించి చాలా నేర్పించాయి నేను ఎప్పటికి ఈత కొట్టడం మానేయాను మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాను ఈత కొట్టేటప్పుడు సురక్షితంగా ఉండడానికి కొన్ని చిట్కాలు చెప్తాను ఎల్లపుడు ఒక స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడితో ఈత కొట్టండి మీ సామర్థ్యాలకు మించి ఈత కొట్టవద్దు మీరు అలసి పోతే విశ్రాంతి తీసుకోండి మీరొక్క ఫూలులో ఈత కొట్టాలంటే ఫూల్ మూసి వేయబడిందో లేదో తనిఖీ చేసుకోండి